బంగి జంప్ అది తెలంగాణకి వచ్చినప్పుడు బంగీ జంప్ మాత్రం పక్కా ట్రై చేయాలి ఎలా అంటే బాగుంటుంది పైనుంచి కిందికి వెళ్ళడము ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఎప్పుడు వచ్చిన ట్రై చేయండి మెయిన్గా బంగీ జంప్ ఎక్కడ దొరుకుతుంది అంటే హైదరాబాదులో ఇంకా హైదరాబాద్కి వచ్చినప్పుడు కంపల్సరీ స్నో వర్ల్డ్ అలాంటివి చూసినప్పుడు అక్కడ ట్రై చేయండి ఇంకొకటి పార్కులలో కూడా దొరుకుతుంది ఇంకొకటి ఎలా అంటే గోవాలో గోవా కానీ ఈ వైజాగ్ టూరిజం పాయింట్లలో బంగి జంప్ చాలా వరకు దొరుకుతది మనకి ఇంకొకటి హైకింగ్ బోటింగ్ ఎలా అంటే మనం వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే హైదరాబాదు కానీ ఏం ట్యాంక్ బండ్లు మనం బోటింగ్ చేయొచ్చు మన సెల్ఫ్ బోటింగ్ కూడా ఉంటుంది మనకు ఒకటి బోటిచ్చి నడుపుకోవచ్చు అని అంటారు